హలో చెప్పండి హలో హలో చెప్పండి మీరు కాల్ చేసారు యోగా చేయడం వలన ఆరోగ్యానికి యోగా అంటే ఆసనాలు వేయడం అమ్మ యోగా చేయడం వలన ఆరోగ్యానికి మంచిది ప్రతి రోజు ఒక టైంలో ఆ టైం ప్రకారం మనం ఈ ఆసనాలు కొన్ని సూర్యనమస్కారాలు యోగాసనాలు చేయడం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది అంటే రోజు మనం అన్నీ పనులు చేసుకుంటు ఉంటాము ఒక ఆరోగ్యం కోసం ఒక గంట కేటాయించి యోగాసనాలు చేయడం మంచిది అని నరేంద్రమోదీ గారు కూడా మన భారతదేశం మొత్తానికి జూన్ ఇరవై ఒకటి పెట్టినారు కదమ్మ యోగ ఆసనాలు ప్రతి ఒకరు చేయాలి కంపల్సరీ ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగ నిత్యం చేయాలి అని చెప్పి సార్ కూడా చెప్పారు మాములుగా ఇప్పుడు టీవీలో కూడా వస్తాయి యోగాసనాలు ఒక టైం సిక్స్ టు సెవెన్ అలా పెట్టుకొని చేసుకోవాలి